రకరకాల వంటలు వండడంలో నా అనుభవాలు ఏంటంటే అన్ని రకాల వంటలు పిండి వంటలు అలాగే నాన్ వెజిటేరియన్ అలాగే వెజిటేరియన్ కూరగాయల కూర అలగే కోడి కూరలు ఇవన్నీ కూడా వండడం నాకు ఎంతగానో అనుభవం ఉంది దాంట్లో అనుభవాలు ఏంటంటే ఒకొక్క కూర వండేటప్పుడు కొంచెం సులభంగా అనిపిస్తుంది తొందరగా అయిపోద్ది అని కొన్ని కూరలు అనేవి చాలా ఎక్కువ సమయం పడుతుంది వండడానికి రుచిగా రావాలన్నా సరే ఎక్కువ టైం తీసుకొని వండుకోవాలి అదేవిధంగా కొన్ని మనకి ఆరోగ్యానికి మంచివి అయ్యేవి ఇంకొంచెం ఎక్కువ సమయం తీసుకొని వండాలి కూరగాయలు కొన్ని కూరగాయలు అనేవి బాగా ఉడికించడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది దీని వల్ల సమయం వృధా అవుతుంది అదేవిధంగా కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది కానీ వంటలు అన్ని రకాల వంటలు రుచి చూడాలి అలాగే ఆరోగ్యకరమైనవి తినాలి కాబట్టి సమయం ప తీసుకుంటాము అదేవిధంగా పిండి వంటలు అనేవి చాలా కష్టపడాలి ఎందుకంటే పిండి వంటలు వండడానికి చాలా టైమ్ తీసుకుంటుంది అదేవిధంగా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది పిండి వంటలు వండేటప్పుడు అదే అలా అదేవిధంగా నిలవకి నిలవకి పిండి వంటలు వండుకుని నిలవ ఉంచుకుని తినడానికి కూడా వాడేటప్పుడు ఎక్కువ సమయం పడుతుంది ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు అవుతాయి ఏ రకం వంట వండడం సులభం అంటే అప్పుటికి అప్పుడు వండి తినేసేది అప్పటికప్పుడు తినేది కూరగాయలు వంట లేదన్నా ఏదైనా పరమాన్నం అలాంటివి సులభంగా ఉంటాయి నిల్వ ఉంచుకోవడానికి వండుకునేవి మాత్రం కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాం కాబట్టి అది కొంచెం కష్టంగా ఉంటుంది నాకు ఏ రకం వంట వండడం ఇష్టం అంటే సింపుల్గా అయిపోయేది పాలతో పరమాన్నం సేమియా పాయసం అదేవిధంగా ఒక అన్నం ఒక ఆకు కూర వండడం అంటే ఇష్టం అదేవిధంగా ఏది కష్టం అనిపిస్తుంది అంటే నాకు పిండి వంటల్లోని జంతికలు అలాగే వెన్నప్పాలు అనేవి వండటం చాలా టైం తీసుకుంటుంది కొంచెం ఎక్కువ కష్టపడాలి అంత ఎక్కువ కష్టపడినా సరిగ్గా వస్తాయి రాదు అనేది కూడా ఆలోచించాలి అందువల్ల నాకు జంతికలు ఎన్నప్పాలు అనేవి వండడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది